పశువులను ప్రాసెసింగ్కి తీసుకుని వెళ్ళే అప్పుడు వాటిని సురక్షితంగా మరియు దయతో రవాణా చేయడానికి రైతులు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు పశువులను పెద్ద వాహనంలో రవాణా చేయాలి అది నిలబడడానికి పడుకోవడానికి మరియు సౌకర్యవంతంగా తిరగడానికి తగిన అంత స్థలాన్ని అందిస్తుంది పశువుల పరిమాణాన్ని బట్టి స్థల అవసరాలు మారుతూ ఉంటాయి అయితే ఒక జంతువుకు కనీసం నాలుగు చదరపు అడుగుల స్థలాన్ని అనుమతించండి మంచి నియమం పశువులు వేడి ఎక్కకుండా లేదా ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి వాహనం బాగా గాలి ఆడేలా చేయాలి గాలి నుండి వేడిని మరియు తేమను తొలగించడానికి తగిన అంతగా గాలి ఆడేలా ఉండాలి ఇది పశువులను చల్లపరుస్తుంది పశువులు సామాజిక జంతువులు మరియు వాటి మంద నుండి వేరు చేయబడితే అవి ఒత్తిడికి గురి అవుతాయి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడడానికి రైతులు తమ మంద నుండి ఇతర పశువులతో పశువులను రవాణా చేయవచ్చు లేదా వాటికి ప్రశాంతమైన సంగీతం లేదా సువాసనలను అందించవచ్చు ఈ జాగ్రత్తలతో పాటు పశువులకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకుని వాటిని ఎక్కించడం అందించడం వంటి వాటిపై కూడా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి రవాణాకు ముందు మరియు తరువాత పశువులకు మేత మరియు నీరు ఉండేలా చూసుకోవాలి